అమ్మ నమస్తే అమ్మ నాకు కొన్ని రకాల పాత్రలు కావాలమ్మా అదే సరే అమ్మా సరే అమ్మా అదీ రెండు కేజీలు రైస్ ఉడికేది కావాలమ్మా

నాకు రెండు కేజీలు దబరా ఒకటి ఐదు కేజీలది ఒకటి పది కేజీలు పదిహేను కేజీలు ఇలా ఉడికింది కావాలమ్మా ఇవన్నీ ఎంతెంత రేటు ఉన్నాయమ్మా మాకు కావాలమ్మా చేపల కూర వండటానికి కావాలి జీరా రైస్ చెయ్యడానికి వాటికి కావాలన్నమాట బిర్యానీ చెయ్యడానికి అలా ఐదు కేజీలు మామూలుగా రైస్ వండటానికి అవన్నిటికి నాకు గిన్నెలు కావాలన్నమాట ఐదు కేజీలు అని మూడు కేజీలు అని ఇలా పదిహేను కేజీలు ఉడికేది పది కేజీలు ఉడికేది కావాలమ్మా కావాలి ఆ అదే వెదల వెడల్పాటి గిన్నె కావాలి చేపల కూరకి కూడా వెడల్పాటి గిన్నె కావాలి చూపించండి అమ్మా ఒకసారి

అదే చూపించండి అమ్మ ఏ రకాలు బాగుంటే ఆ రకాలు తీసుకుంటాను నేను

చూడండి

సరే సరే సరే ఈ ఐదు తబెల ఈ ఐదు గిన్నెలు పక్కన పెట్టండమ్మా దీనికి రేట్ ఎంతో చెప్పండి నేను ఐదు గిన్నెలు పక్కన పెట్టాను కదా ఈ గిన్నెలకి రేటు ఎంతో చెప్పండమ్మా

సరేను అమ్మా దీనికి రేటు ఎంతో చెప్పండి తగ్గించి చెప్పండమ్మా

సరే అమ్మా నేను ఒక రెండు వేలు తగ్గించి ఇస్తాను మొత్తం అన్నీ ప్యాక్ చేసేయి అమ్మా సరే అమ్మా సరే సరే అమ్మా తప్పకుండా వస్తాను అమ్మా ఇక్కడికే వస్తాను సరేనమ్మా మీ షాప్ దగ్గర సామాన్లు అన్నీ చాలా బాగున్నాయమ్మా తప్పకుండా నేను మళ్ళీ ఇక్కడికే వస్తాను